హలో హలో సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ సిస్టర్ అది ఫీవర్ ఎక్కువగా ఉంది సిస్టర్ మరి ఎలాంటి ట్యాబ్లెట్స్ యూస్ చేసినా తగ్గడం లేదు సిస్టర్ మరి నె నెక్స్ట్ ఏం తీసుకోవాలి సిస్టర్ ఒక వన్ వీక్ అవుతుంది సిస్టర్ తగ్గడం లేదు డాక్టర్ దగ్గరికెళ్ళాను చెకప్స్ చేయించాను రిపోర్ట్స్లో రిపోర్ట్స్లో నార్మల్ అనే వస్తుంది సిస్టర్ ఫీవర్ ఏమైతే ఏం లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టై టైఫాయిడ్ కానీ మలేరియా ఇవన్నీ రాలేదు సిస్టర్ దానివల్ల వేడి ఉంటుందంటారా సిస్టర్ ఆ అ అవునా సిస్టర్ ఓకే సిస్టర్ ఇంకా ఏ ఏదైనా మెడికల్ ప్రికాషన్స్ చెప్పండి సిస్టర్ అవునా సిస్టర్ ఓకే సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ ట్యాబ్లెట్స్ యూస్ ఏదైనా బెస్ట్ డాక్టర్ సజెస్ట్ చేయండి సిస్టర్ కర్నూల్లో అవునా సిస్టర్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్యూ సో మచ్ ఫార్ యర్ గైడెన్స్ సిస్టర్ ఉంటాం సిస్టర్